మా జీవితంలో శుభకార్యం అనగా పెళ్ళి పెళ్ళి జరిగే ముందు నిశ్చితార్థం జరుగుతుంది నిశ్చితార్థం అనే నిశ్చితార్థ వేడుకతో ఏ ఆంధ్రా వివాహమైన అధికారకీరికించబడుతుంది ఈ సాంప్రదాయ వేడుకలో వధూవరులు వధూవరుల కుటుంబాలు మొత్తం హాజరై నగలు బట్టలు పండ్లు మరియు స్వీట్లను ఇచ్చిపుచ్చుకుంటారు పెళ్ళికి బంధువులను స్నేహితులను అందరినీ పిలుస్తారు బంధువులు స్నేహితులు అందరూ వచ్చి బహుమతులు బహుమతులు ఇచ్చి వధూవరులను ఆశీర్వదించి